హలో సార్ నా పిల్లలకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యాలి అనుకుంటున్నాను ఆయనా ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ సార్ మైనర్ అకౌంట్ అంటే ఏమిటి సార్ ఓకే ఈ అకౌంట్లో ఏం ఫీచర్స్ ఉంటాయి ఆధార్ అండ్ బర్త్ సర్టిఫికేట్ సరిపోతాయా డాక్యుమెంట్స్కి పేరెంట్ ఐ డీ ప్రూఫ్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుందా అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంటుందా ఏ టీ ఎం కార్డ్ ఇస్తారా ఆన్లైన్ యాక్సెస్ ఉంటుందా ఏమీ ఏమి ట్రాన్సాక్షన్స్ చెయొచ్చు ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది సార్ అకౌంట్ ఎప్పుడు మేజర్ అకౌంట్ అవుతుంది ఎప్పుడు డాక్యుమెంట్స్ మళ్ళీ ఇవ్వాలి అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అకౌంట్ నెంబర్ ఎప్పుడు ఇస్తారు పాస్బుక్ అండ్ చెక్ బుక్ కూడా ఇస్తారా అకౌంట్లో మ్యాక్సిమం బ్యాలన్స్ లిమిట్ ఉంటుందా ఫ్యూచర్లో ఎఫ్ డీ ఆర్ ఆర్ డీ పెట్టవచ్చా మైనర్ అకౌంట్ నుంచి ఈ ఎం ఐ పేమెంట్ మైనర్ అకౌంట్ నుంచి పాజిబుల్ ఎప్పుడు అకౌంట్ క్లోజ్ చేయాలి అంటే ఎలా అకౌంట్కి ఛార్జెస్ ఉంటాయా అన్యువల్గా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా మీ బ్రాంచలో ఫిజికల్ ప్రజెన్స్ నెసెసరీ ఓకే సార్ డాక్యుమెంట్స్ తీసుకొని రేపు వస్తాను మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ సార్